హలో శోభన్ గారు అవును సార్ చెప్పండి

ఎప్పుడు వస్తారండి మీరు ఎంత మంది ఉంటారు పదిహేను మందికి అంటే మీ ట్రావెల్ అది ట్రా ట్రావెలర్ అది బుక్ చేసుకోవాలి అండి మీరు అంటే ఏజెన్సీ ఏరియాలో వచ్చి అడవి ఏరియా నుంచి చూడవలసిన ఏరియాలు చాలా ఉన్నాయి అండి అటు మారేడుమిల్లి నుంచి హలో అటు మారేడుమిల్లి అరకు పాములేరు ఇవన్నీ కూడా ఏజెన్సీలు చూడ దగ్గ ప్రదేశాలు ఓ ఒక ఫైవ్ డేస్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తారు ఎంత మారడుమల్లి ఉంది సారు మారేడుమిల్లి వాటర్ఫాల్స్ ఉంది పాములేరు ఉంది వాటర్ఫాల్స్ అండి మొత్తం అలాగే అరకు బోర్రా కేవ్స్ ఉన్నాయి అండి పాడేరు కూడా వ్యూ పాయింట్ చాలా ఉన్నాయి అండి అది ఫైవ్ ఫైవ్ డేస్ ట్రిప్ వచ్చి ప్యాకేజ్ థర్టీ థౌసండ్ అవుతుంది సార్ అంటే ట్రావెల్ ట్రావెల్ మొత్తం థర్టీ థౌసండ్లో ట్రావెల్ డీజిల్ మొత్తం మేము చూసుకుంటాము అయితే ఫుడ్ అలవెన్స్ అనేది మళ్లీ సపరేట్ మాట్లాడాలి ఓ ఓకే అండి

హలో చెప్పండి స్టే చేయడానికి కూడా రిసార్ట్స్ ఉంటాయి అండి ఉంటాయి అండి కాటేజెస్ ఉంటాయి రిసార్ట్స్ ఉంటాయి హలో మేమే అంటే మేమే చూసుకోవడం అంటే రిసార్ట్స్ అయితే మీరే సపరేట్ పే చేసుకోవాలి అండి వాటికి కూడా మాట్లాడుతాం ఓన్లీ మీకు తిప్పడానికి ఓకే ఓకే ఓకే